గత కొన్ని శతాబ్దాలుగా భారతదేశంలో పుట్టుకొచ్చిన కొన్ని కొత్త ఉద్యోగాల పాత్రలు అనేవి సహజం ఆర్థిక వ్యవస్థ మరియు సాంకేతిక విభాగాల్లో చేరిన మార్పులు కారణంగా ఉత్పత్తి అయ్యాయి ఇవి ఏవి తక్కువ కొత్త అవకాశాలు అందిస్తూ వారి జీవితం మరియు ఉద్యోగ దృష్టిని విస్తరించి అనేక రకాల కొత్త మార్గాలని తెరిచాయి యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ అనేది ఈ కొత్త ఉద్యోగాల్లో ఒక ఉదాహరణ డిజిటల్ మీడియా సోషల్ మీడియా వేదికలపై వీడియోస్ సృష్టించడం వారి ప్రచారం చేయడం ఆ ద్వారా ఆదాయం పొందడం అనేది ప్రస్తుతం యువతకు అత్యంత ప్రధాన కలిగిన రంగంగా మారింది